మా ప్రాంతంలో ప్రారంభించగలిగే కొత్త వ్యాపారాలు ఏవి అంటే ఇప్పుడు ప్రారంభించే ఫుట్వేర్ పెడుతున్నారు ఇంకొకటి సూపర్మార్కెట్ అనేది పెద్దది పెడుతున్నారు ఎందుకు అంటే ప్రజెంట్ ఇప్పటివరకు మా దగ్గర ఇలాంటి సూపర్మార్కెట్లు కానీ ఇంకోటి హైపర్మార్కెట్స్ కానీ ఇలాంటివి లేవు ఎందుకు అంటే జస్ట్ ఇప్పటివరకు చిన్న చిన్న కిరాణాషాపులు తప్ప ఇంక ఇలాంటివి లేవు ఇప్పటివరకు అయితే చెప్పుల బిజినెస్లు అని వచ్చినాయి ఇంక ఫుట్ ఏమంటరు హీల్స్ బిజినెస్ నడిచింది లేడీస్ ఎంపోరియంతో నడిచినాయి మెల్లమెలగా ఇప్పుడు ఏం నడుస్తుంది అని అంటే వాళ్ళకి బట్టల బిజినెస్ నడుస్తుంది ప్రజెంట్ అయితే మా మా ప్రాంతంలో ఒకవేళ నేను పెట్టాలి అనుకుంటే కనుక బ్యాగుల షాపు అయినా చిన్నపిల్లల టాయ్స్ టాయ్స్ది బిజినెస్ కానీ పెడతాను ఎందుకంటే ఇప్పుడు మా దాంట్లోని అయితే చెప్పుల బిజినెస్ అందరు పెట్టిర్రు ఇప్పుడు ఇంకా దాంట్లో బ్రాంచెస్ పెరిగినాయి ఇంకా చాలామంది పెడుతున్నారు ఒకటే దగ్గర మా రోడ్దు మీద నాలుగు చెప్పుల షాపులు ఉన్నాయి మా మండలంలో మాది పెద్ద విలేజ్ అయినా కూడా రోడ్దు మీద అయిదు చెప్పుల షాపులు అయినాయి ఇప్పుడు ప్రజెంట్ నాలుగు ఉండేవి ఇంకొకటి చాలా పెట్టుబడి వాళ్ళు పెడుతున్నారు మంచి లాభం కూడా వాళ్ళకి వస్తుంది ఇంకా ముందర లేడీస్ ఎంపోరియంలు రోడ్దు మీద చాలా ఉన్నాయి అప్పుడు ఎట్ల అనంటే ఇక్కడ మన ఊరిలో మనం ఫస్ట్ పెట్టినప్పుడు ఎక్కువ ధర చెప్తే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర తీసుకోవటానికి ఆకర్షితులు అవుతారు ఎక్కడ తక్కువ దగ్గర ఎక్కడ తక్కువ ధర ఉండి మంచి ప్రొడక్ట్ అయి ఉంటుందో అక్కడ వాళ్ళు ఆకర్షితులు అవుతారు వ్యక్తులు మొత్తం మంచిది క్వాలిటీ ఉండాలి గట్టిగా ఉండాలి పెట్టిన ప్రయిజ్లో వాళ్ళకి తృప్తి అనిపించాలి వాళ్ళు మంచిగా సాటిస్ఫయి అవ్వాలి ఆ టైమ్లో వాళ్ళు వేరే దగ్గర చూజ్ చేసుకుంటరు ఎప్పుడైతే మనం ఎక్కువ ధర చెప్తామో సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మా దగ్గర అయితే ఇలాంటి చెప్పుల షాపు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది బట్టల షాపులు అంటారా నడుస్తున్నాయి కొన్ని బట్టల షాపులు మూసేసారు ఇంకా ఇప్పుడు ఏం ఉన్నాయి లేడీస్ ఎంపోరియం కూడా నడుస్తుంది కొన్ని బట్టలు చిన్నపిల్లల టాయ్స్ బ్యాగుల షాపు ఎందుకు పెడతాను అంటున్నా అంటే మా దాంట్లో చదువుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు బ్యాగులషాపులో బాక్సులు తీసుకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి మంచిగా నేనే కుట్టుమిషన్ పెట్టుకొని మంచిగా నా ద్వారా కొంచెం బస్తాలతోని కుట్టి కొంచెం తోళ్ళతోని కుట్టి అమ్మినారు అనుకో మొదట్లో నేను తక్కువ ప్రైస్ చెప్పి తీసుకుంటా తర్వాత ఎక్కువ ప్రైస్ చెప్పాలి అదే బిజినెస్ స్ట్రాజరీ స్ట్రాటజీ అంటాం కదా మనం అందుకని చెప్పి దానియొక్క బిజినెస్ వ్యూహంలో మనం ఎదగాలి అని అంటే ముందు బ్యాగుల షాపు పెడతాం దాంట్లోనే టాయ్స్ షాపు కూడా సైడ్కి పెడతాం ముందు అయితే బ్యాగుల షాపు పెడితే ఎట్లా చూసుకుంటాను అంటే నేను పెట్టాలంటే ఇప్పుడు బస్తా కానీ ఒక మంచి ఫ్యాబ్రిక్స్ అయినా తీసుకొని మంచి గట్టి బట్టలు అయినా తీసుకొని తోలు తీసుకొని మంచిగా దాన్ని రామి తడిపి ఎండబెట్టి మంచిగా నేనే మిషన్ కుట్టి వాళ్ళకి ఒక చిన్న చిన్న ఏమంటారు ఈ ఊహాచిత్రాలన్నీ నేను గీసుకొని దాని ప్రకారంగా మిషన్ తోని అవన్నీ మంచిగా కుట్టించి వాళ్ళకి ఇస్తా బాక్సులు తీసుకుపోవడానికి ఇంకొకటి చేనుకి పొలం పనిలోకి వెళ్ళినప్పుడు నీళ్ళ బాటిల్ వాళ్ళ వెంట తీసుకు వెళ్ళ టానికి కానీ తినడానికి గిన్నెలతోని గిన్నెలతో పాటు బాక్సులు తీసుకు వెళ్ళటానికి కానీ ఆ బ్యాగులు అనుగుణంగా తయారుచేస్తాను నేను ఇంకేం తయారుచేస్తాను అంటే ఎక్కువ మొత్తంలో తీసుకు వెళ్ళిన బాక్సులు తీసుకు వెళ్ళినప్పుడు ఏదయినా ఏమంటారు విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఏదయినా ప్రాంతానికి విజిట్ చేయటానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తీసుకు వెళ్ళడానికి వీలుగా ఉండడానికి తోలు బ్యాగ్ చాల యూజ్ అవుతుంది ఎట్ల అని అంటే అది ఎక్కువ వెయిట్ని ఆపగలుగుతుంది చాలా గట్టిగా ఉంటుంది చాలా రోజులు అది మనం ఉతుకుకోని కూడా వా వాడుకోవచ్చు కాబట్టి దాన్ని కుట్టడానికి నేను మంచి ఫస్ట్ మొదటి ప్లేస్ ఇస్తాను ఎట్లా అంటే కుట్టి మంచిగా ఊహాచిత్రాలను గీసుకొని తర్వాత దాన్ని మళ్ళా చేసి వాళ్ళకి మంచిగా ప్రొవైడ్ చేస్తాను తర్వాత మంచిగా ఉంచి వాళ్ళకి ఎట్ల అంటే కుట్టిన తర్వాత ఒక్కొక్కరికి ఫస్ట్ ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరికి ప్రమోట్ అయ్యేలాగా చేస్తాను అన్నమాట ఫస్ట్ తక్కువ ధరకి చెప్పి తర్వాత వాళ్ళకి మంచిగా ఉన్నప్పుడు మెల్లమెల్లగా రేట్లు పెంచుతుంటాం ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ని ఎట్రాక్ట్ చేసుకోవటానికి వాళ్ళని ఆకర్షితులని చేయటానికి మన దగ్గరకి ఎక్కువ కస్టమర్లు రావడం కోసం అప్పుడు తక్కువ ప్రైజ్ చెప్తాం అన్నమాట మన బిజినెస్ డవలప్ అవ్వడం కోసం ఆ తరవాత మన ప్రో మన ప్రొడక్ట్కి వాళ్ళు అలవాటు పడిపోయిన తరవాత ఇంకొకటి ఇంకోటి మా దాంట్లో మా ఊర్లో మొత్తములో బ్యాగ్ల ఫ్యాక్టరీనే లేదు బ్యాగ్ల ఎలాంటి సోర్సెస్ లేదు కాబట్టి అది పెట్టడనికే నేను ప్రయత్నిస్తాను అన్నమాట అప్పుడు నేను పెట్టిన తర్వాత మంచిగా డెవలప్ చేస్తాను దాన్ని ఆ తరవాత ఇంక మళ్ళీ ఆ కస్టమర్లు అందరినీ ఆకర్షితులని చేసుకుని మన ఊరి వాళ్ళు అని చెప్పి ఇంక మన దగ్గరకి ఎక్కువ వస్తారు కాబట్టి అట్లా పెట్టి మళ్ళీ కుట్టి తరవాత ఇంకేం చేస్తానంటే నీట్గా మనిషిని పెట్టుకుని ఒక పని వాని పెట్టుకుని మంచిగా శుభ్రం చేయించి వాళ్ళతోటి మెల్లమెల్లగా ప్రమోట్ చెయించి ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారాగా వాళ్ళకి తెలుస్తుంటుందన్నమాట ఫలానా వ్యక్తి మన ఊళ్ళో ఆయన పెట్టినాడు బిజినెస్ మంచిగా నడుస్తుంది తక్కువ ధరకే ఇస్తుండ్రు అంటే ఒక్కొక్కరు మనకి తెలిసిన వ్యక్తులు కాబట్టి మంచిగా వాళ్ళతోని రిలేషన్ మెయిన్టెయిన్ చేసి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేసి వాళ్ళతోని మంచిగా మంచి బా అది ఒకరి ద్వారా ఒకరి ద్వారా ప్రమోట్ అయ్యేలాగా చేసి వాళ్ళకి బ్యాగులు అమ్మాలి ఫస్ట్ ఎట్లా మెల్లగా అమ్మిన తరువాత ఒకొక్కరు వస్తారు ఒకొక్కరు వస్తారు ఉంతరు ఇప్పుడు మళ్ళా మన ఊళ్ళో వేరే ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు వేరే వలసకి వలస వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు కొన్ని రోజులు అంటే దుబాయ్కి ముంబాయ్కి వెళ్ళి కొన్ని రోజులు జీవనం సాగించడానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఇంకా ఎట్లా అంటే పొలాలకి వెళ్ళేవాళ్ళు ఉంటారు వాళ్ళకి తగ్గట్టు బ్యాగులు వాళ్ళకి వేసుకునేంత అనుకూలంగా ఉండేటట్టు వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళు మంచి కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్టు ఇంకోటి వాళ్ళు మంచిగా ఫీల్ అయ్యేటట్టు వాళ్ళకి నేను తయారు చేసి దానికి ప్రతీ ఒక్క దానికి ఊహాచిత్రాలు గీసి వాళ్ళకి ఊహాచిత్రాలతో చూపించి ఇంకోటి కస్టమైజేషన్ అంటే వాళ్ళకి ఏ విధంగా కావాలి ఇంక పెద్ద బ్యాగులు కావాలా చిన్న బ్యాగులు కావాలా వాళ్ళకి నచ్చేటటువంటి రీతిలో కుట్టి వాళ్ళకి నేను అమ్మితే ఇంకా వాళ్ళు కస్టమర్స్ ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారు అప్పుడు నేను వాళ్ళు చెప్పిన ఆలోచన ప్రకారం కుట్టి ఇంకా ఎక్కువ మెజర్మెంట్స్ తీసుకుని ఇంకా ఎక్కువ తోలు ఉపయోగపడుతుంది దానికి దానికి నేను ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు నేను ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు తీసుకుంటాను అప్పుడు వస్తారు దానిద్వారా నాకు బిజినెస్ లాభం వస్తుంది ఎవరు లేరు కాబట్టి ఊళ్ళో ఎక్కువమంది అందరు మన దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు ఎప్పుడైతే కస్టమర్లను దూరం చేసుకోకుండా వాళ్ళతో పేషెన్స్తో ఉండి వాళ్ళకి ఇంకా మంచిగా ఏమంటారు ఎక్స్ప్లైన్ చేయాలి అది మంచిగా సలహాలు ఇవ్వాలి ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది ఈ పనికైతే ఇది బాగుంటుంది ఈ పనికైతే ఇది వేసుకుంటే మంచిగుంటుంది ఈ పనికైతే ఇలా బాగుంటుంది అని చెప్పి బట్టలు పెట్టుకోడానికైతే పొడుగుది బాగుంటుంది బాక్సులు పెట్టుకోడానికైతే వెడల్పుగా ఉండి పట్టుకోడానికి వీలుగా ఉండి భుజానికి వేసుకునేదైతే మంచిగా ఉంటుంది అని చెప్పి మంచిగా నేను ప్రోత్సహిస్తా వాళ్ళకి తరవాత ఇంకా ముందు నేను ఇంకేం చేస్తాము నేను ఆసనాల ద్వారా కూడా వాళ్ళు వాళ్ళకి నచ్చితే మన ప్రొడక్ట్ కను క ప్రోత్సహిస్తారు మనల్ని ఇంకేం కావాలి ఇంక ఎట్లానంటే పిల్లల స్కూల్ బ్యాగులు చిన్న పోరగాళ్ళకి చిన్న బ్యాగులు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక చిన్న ప్యాట్రన్ చేసి వాళ్ళకి మనం చిన్న పిల్లలకి మంచిగా ఆకర్షితులయ్యేటట్టు దాని మీద చిన్న బొమ్మలు గీసి ఏర్పాటు చేసి అంటే అంటే చిన్న చిన్న బొమ్మలులాగ కుట్టి వాళ్ళకి ఆకర్షితులయ్యేలాగా స్కూల్ టైంలో పెట్టాలి సమ్మర్లో కన్నా స్కూల్ టైంలో రన్ అయ్యేటప్పుడు ఓపెనింగ్ టైంలో జులైలో ఓపెన్ అవుతుంది కాబట్టి స్కూల్ అప్పుడు పెట్టినామనుకో మంచిగా లాభం వస్తుంది వాళ్ళు ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారు పిల్లలు అప్పుడు మనకి సేల్ కూడా మంచిగా అవుతుంది ఇంకా కస్టమైజేషన్తో కూడా వచ్చినప్పుడు ఇంకా మంచిగా ఎక్కువ కుట్టించి వాళ్ళు తీసుకుంటారు ఆ టైంలో తర్వాత ఇంక ఏం చేస్తాం అప్పుడు మనము అది అయిపోయిన తరవాత కాలేజ్ బ్యాగులు తీసుకుపోయిర్రు అనుకో అవి కొంచెం పెద్ద సైజ్లో కుడతాం మా కాలేజ్లో ఉండేటట్టు మంచిగా లుక్ వచ్చేటట్టు కాలేజ్కి వెళ్ళే పిల్లలు అందరూ ఆకర్షితులయ్యేటట్టు అప్పుడు కాలేజ్ టైంలో బయట పెడతాం స్కూల్ బ్యాగులు కాలేజ్ బ్యాగులు అదే టైంలో పెడతాం ఇంకోటి మనం స్కూల్కి అయినా కాలేజ్కి అయినా లంచ్ బాక్స్ అయినా లేకపోతే నీళ్ళ బాటిల్ అయినా వెంట తీసుకెళ్ళడం కోసం దానికి కొంచెం స్టైల్గా ఫ్యాన్సీగా పిల్లలు ఇష్టపడే విధంగా కొంచెం మంచిగా క్రాస్ పెట్టి దానికి కొంచెం ముగ్గులాగా డిజైన్లాగా వేసి దాన్ని మేము అమ్ముతా అమ్ముతాము అన్నమాట అట్లా కావాలంటే వాళ్ళకి ఇంకా అది అవి కూడా కస్టమైజేషన్తో తోలుతో పాటు మిగిలిన తోలుతోని మంచిగా బెల్ట్లు చేయటము షూస్ చేయడము దాంతో షూస్ అంటే ఇప్పుడు ఏదైతే షూస్ వేసుకుంటారో దానిలోపల మనకి సాక్స్లాగ యూస్ అవుతుంది కదా సో అట్లా అన్నమాట కొంచెం ఎత్తు ఎత్తుకోసం ఉపయోగపడడం కోసం అట్లా కూడా అమ్మచ్చు సో మనం ఇప్పుడు లెదర్ బ్యాగులు బిజినెస్ పెడతాం దాంట్లో మనం మల్టిపుల్ యూజెస్ చేసుకోవచ్చు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట వీటితో పాటు బ్యాగులు కూడా ఉంది నెక్స్ట్ ఇంకా టుర్లుకి వెళ్ళేవాళ్ళు కానివ్వండి దానికి ఇంకా ఎక్కువ జిప్లు ప్రొవైడ్ చేయాలి కొంచెం వైల్డ్గా ఉండాలి కొంచెం వెళ్ళేదా లేదంటే మనం చాలా బాధ బరువు ఉంటుంది కాబట్టి దానికి పట్టుకుని లాక్కెళ్ళేలాగ కర్రలతోని ఏర్పాటు చేసి ఇంకోటి మళ్ళీ ప్లాస్టిక్వి కింద చక్రాలు పెట్టి నెట్టుక్కెళ్ళేలాగ ఉండేటట్టు కొంచెం వైల్డ్గా కొంచెం పెద్దగా వెడల్పుగా పొడవుగా బ్యాగులని బట్టి బట్టలన్నీ పట్టేటట్టుపెడతామన్న మాట అది అది పెట్టి వాళ్ళకి మంచిగా సేల్ చేసి కస్టమర్లని ఆకర్షితం చేస్తాం ఇప్పుడు ఊరు మొత్తం ఎవరిదీ లేదు కాబట్టి మా ప్రాంతం మొత్తంలో నేను పెడితే నా ద్వారా ఇంకా వేరే ఊళ్ళకు వేరే ఊళ్ళకు పాకి మంచిగా బిజినెస్ నడుస్తుంది మనవాళ్ళే మనవాళ్ళే తెలుసు కణుక ఫస్ట్ మనం చేసిన ప్రోడక్ట్లో ఒక నమ్మకం ఉండి మన ప్రోడక్ట్ క్వాలిటీ కనుక కరెక్ట్ ఉంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుపోతారు అనమాట సో మనం ఎప్పుడైతే ఏదైతే బిజినెస్ రన్ చేస్తామో మన మీద నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా అది మంచిగా రన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను ఇంకోటి దాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పుడు ఏదైతే ఇంటెలిజెంట్తోని చేసిన్నో అవన్నీ రాసుకుని దానికి కొన్ని నియ ఏమంటారు నియమాలు రాసుకుని వర్కర్కి కూడా మంచిగా కావలసిన జీతం ప్రొవైడ్ చేసి ఇచ్చినప్పుడు ఇంకా మనది మంచిగా వాళ్ళు మనుషులతోని మనుషులతో ఒకరి ద్వారా ఒకరి ద్వారా అందరికీ మంచిగా పాకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు వస్తారు మంచిగా కొనడానికి వస్తారు చాలా మంచిగా ఉంటుంది అప్పుడు బిజినెస్ రన్ అవుతుంది అప్పుడు నేను ప్లాన్ చేసువుగా వేరే దగ్గర వేరే దగ్గర పెట్టుకోవచ్చు చుట్టుపక్కల ప్రాంతాలలో ఒకసారి మనకి మంచి పేరు వచ్చింది బిజినెస్లో అంటే దానికి మనం ఎట్లైనా ప్లాన్ చేసుకుని రెడీ చేసుకుని అక్కడ మంచిగా బిజినెస్ పెట్టాలి ఇంకా ఇంక బిజినెస్ రన్ చేయచ్చు చాలా లాభం వస్తుంది ఇంకా ఎవరైతే మన రిలేటివ్స్ ఉన్నారో మంచి మెల్లమెల్లగా వాళ్ళకి మంచిగా ఫ్రీగా ఇయ్యడంకా నీ లేకపోతే తక్కువ ఖర్చుకి ఇవ్వడంకానీ దానివల్ల వాళ్ళకి మంచి ఫీల్ వస్తుంది ఇంకా వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఇంకా తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనకు ఒక మంచి డిమాండ్ ఉండాలి మంచి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి బిజినెస్ అవ్వడానికి ఈ బిజినెస్ని ప్రారంభించే అప్పుడు వేరే కస్టమర్ రిలేషన్షిప్ని మెయిన్టెయిన్ చేస్తే బాగుంటుంది సేమ్ చెప్పుల బిజినెస్ కూడా అంతే అని చెప్తుంది మెయిన్గా ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయితే బిజినెస్ మొత్తం ఖచ్చితంగా రన్ అవుతుంది ఎందుకు అంటే ఇప్పటివరకు మా దాంట్లో ఎవ్వరీ లేదు అన్నీ బిజినెస్లు రన్ అవుతాయి ఇప్పుడైతే బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకుండా ఎవరికి మా దాంట్లో ఎక్కువ సేల్ ఉంటుంది ఏ దానికోసం ఏ దానికోసం ప్రజలు వెతుకుతున్నారు ఏ దానికోసం అయితే వాళ్ళు దూరం వెళుతున్నారో ఏ దానికోసం అయితే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారో అది మనం కనిపెట్టాలి ప్రజల దగ్గర కనిపెట్టి ఆ బిజినెస్ని మనం పెట్టాలి మా ఊరు మొత్తంలో ఎవరు లేరు అన్ని బిజినెస్లు ఉన్నాయి బట్టల బిజినెస్లు పాల బిజినెస్లు ఇంకోటి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేట వాళ్ళు కిరాణా కొట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు లేడిస్ ఎంపోరియం ఇవన్నీ ఉన్నాయి ఇదిక్కటి లేదు కాబట్టి ఇది పెడితే ఖచ్చితంగా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్తో బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను